స్కూల్లో ఫేవరెట్ సబ్జెక్టు వచ్చి మ్యాథ్స్ మ్యాథ్స్ ఎందుకంటే చాలా మటుకి ప్రాబ్లమేటిక్ పార్ట్ క్రిటికల్ థింకింగ్ ఇంకా చాలా మటుకి ఇంకా థీరమ్స్ ఉంటాయి బట్ థీరమ్స్ కొంచెం లాజికల్గా ఆలోచించే నాట్ గుడ్ బట్ అట్లా అని మనం థీరమ్స్ని లైట్ తీసుకోలేము బట్ ప్రాబ్లమెటిక్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ప్రాబ్లమెటిక్ పార్ట్లో ఏం చేస్తాం అంటే ప్రాబ్లమ్స్లో ఒక ప్రాబ్లం చేస్తే ఇంకో ప్రాబ్లం సేమ్ ఉంటుంది సో అలా ప్రాబ్లమ్స్ అంటే చాలా మంచి అనిపిస్తుంది ఇంకోటి ప్రాబ్లమెటిక్ పార్ట్లో కొంచెం థింక్ చేయచ్చు మనం ఎలా ఎలా అని థీరమ్స్లో కానీ అందుకే మ్యాథ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అన్నమాట మన జీవితంలో మ్యాథ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇంకో థియరీగా చుడవస్తే కూడా మ్యాథ్స్ మనం డైలీ లైఫ్లో కూడా యూస్ చేయచ్చు ఎగ్జాంపుల్ ఇదిగో ఇంత ఖర్చయింది ఇంత లేదు ఇంత ఫ్యామిలీలో ఇంత ఎక్స్పెండిచర్ ఉంది ఇంత అది ఉంది అని అట్లా కాలిక్యులేట్ చేయచ్చు స్కూల్లో ఇంకో స్వీట్ మెమరీ ఏంటంటే ట్వంటీ టూ డిసెంబర్లో రామానుజన్ వాళ్ళ బర్త్డే కదా ఆ టైంలో ఒక ఈవెంట్లో ఒక ప్రైజ్ మనీ వచ్చిండే ఇట్లే కాంపిటీషన్లో గెలవడం వల్ల సో నాకు చిన్నప్పటి కెళ్ళి బేసికల్గా మ్యాథ్స్ అంటే కూడా ఇష్టం మ్యాథ్స్ చాలా అంటే చాలా ఇష్టం దాన్ని ఒక వర్డ్లో చెప్పలేనంత ఇష్టం మ్యాథ్స్ ఏంటంటే చాలామందికి డిఫికల్ట్ అనిపించవచ్చు బట్ చాలా మటుకి మంచిగా ఉంటుంది మ్యాథ్స్ అనేది ఒక గుడ్ సబ్జెక్ట్ గుడ్ నాలెడ్జ్ సబ్జెక్ట్ ఇంకో సబ్జెక్ట్ వచ్చి ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఎలా ఉంటుంది అంటే చాలా మటుకి గ్రామటికల్గా చాలా గ్రామర్ ఉంటుంది ఇంకా గ్రామర్లో కూడా చాలా కమ్యూనికేషన్స్ నేర్చుకోవచ్చు ఇంకా కమ్యూనికేషన్స్తో పాటు మనం ఇంగ్లీష్ లర్నింగ్ కానీ ఇంకా అలాంటి వాటికి చాలా మటుకు మనం నేర్చుకోవచ్చు ఇంగ్లీష్ కూడా గ్రామటికల్గా ఒక గుడ్ సబ్జెక్టే అలానే ఇంగ్లీష్ని తక్కువ చేయలేము కాబట్టి ఇంగ్లీష్ కూడా చాలా బెటర్ సబ్జెక్ట్ ఇంగ్లీష్లో ఇంకోటి వచ్చి ఎస్సైస్ స్టోరీస్ కూడా చాలా మటుకు నరేటర్ తన ఓన్ వర్డ్స్ని నరేట్ చేయడం నరేటర్ నరేషన్లో మనం ఇప్పుడు మామూలుగా మనము ఏదైనా ప్లేసెస్కి వెళ్తే మనం చాలా మటికి పైన పైనే చూస్తాము బట్ ఒక నరేటర్గా చూసినాం అంటే ఆయన చాలా డీప్గా వెళ్ళి చూస్తాడు సో అలాంటివి నరేటర్ తో సాధ్యం కాబట్టి నరేషన్ అంటే ఒక మంచి గుడ్ పార్ట్ అన్నమాట ఇంగ్లీష్లో ఇంకోటి వచ్చి పోయెమ్ పోయెమ్లో ఏంటంటే ఒక సంథింగ్ ఒక పోయెమ్ అబౌట్ టెలివిజన్ ఉంది అనుకోండి దాని గురించి ఒక డీప్గా ఎక్స్ప్లేయిన్ చేయడం అలాంటివి ఉంటాయి కాబట్టి చాలా మటుకి అది కూడా ఫేవరెట్ సబ్జెక్ట్ అండ్ నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చి ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఏంటంటే ఇంగ్లీష్ అంటున్నా తెలుగు తెలుగు ఏంటంటే మన మాతృభాష మాతృభాషలో మనం ఏం నేర్చుకున్న మంచిగా ఉంటుంది మాతృభాష అంటే తెలుగు అన్నట్టు ఉండాలి మన తల్లితో సమానమైన తెలుగు నేర్చుకోవడం అంటే మనకు చాలా ఇష్టం తెలుగులో ఎలా ఉంటుంది అంటే గ్రామర్ కానీ ఇంకా గ్రామరు ఇంకా చాలా మటుకి ప్రతిపదార్థాలు అవి ఇవి చాలా అనేవి ఉంటాయి అలాంటి సబ్జెక్ట్ అనేది మనం నేర్చుకోవడం చాలా గొప్ప విషయము ఇంకోటి సోషల్ సోషల్ ఎలా అంటే సోషల్లో హిస్టరీ పార్ట్ ఉంటుంది నాన్ హిస్టరీ పార్ట్ ఉంటుంది హిస్టరీ పార్ట్లో బేసికల్గా చాలామందికి నిద్ర వస్తుంది అంటే ఇప్పుడు వరల్డ్ వార్ గురించి చేపిర్రు అనుకో వరల్డ్ వార్ అలా ఇలా అంటే చాలా మటుకి నిద్ర రావచ్చు బట్ ఆస్ యూజువల్గా అది కూడా ఒక మంచి సబ్జెక్టే అలా అని మనం సోషల్ని కూడా నెగ్లెట్ చేయలేము మనం అంటే సోషల్ కూడా హిస్టరీ పార్ట్ మంచిగా ఉంటుంది నాన్ హిస్టరీ పార్ట్ కూడా చాలా మటుకి సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇలా జిజిపి అలాంటివి వర్డ్స్ అనేవి మనం నేర్చుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ యూనియన్ బడ్జెట్స్ ఏంది నిర్మలా సీతారామన్ గురించి అలాంటి పదాలు అన్నీ మనం సోషల్లో నేర్చుకోవచ్చు నెక్స్ట్ ఫిజిక్స్ సైన్స్ సైన్స్లో ఫిజిక్స్ బయో ఎలక్ట్రానిక్స్ ఇలా చాలా ఇంకా బయో ఇలాంటి సబ్జక్ట్స్ ఉంటాయి అందులో బయాలజీలో ఇలా బయాలజీలో మనిషిల గురించి ప్లాంట్స్ ల గురించి నేర్చుకుంటాం ఎలక్ట్రానిక్స్లో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లైక్ ఫ్యాన్స్ అలా ఎలక్ట్రిక్ సంబంధించినవి ఎలక్ట్రానిక్స్లో ఇంకా ఫిజికల్గా అంటే ఫిజిక్స్లో స్పేస్ కానీ ఆప్టికల్స్ కెమిస్ట్రీలో కెమికల్ ఫార్ములాలు సో ఇవి కూడా ఒక పార్ట్ కి బెటర్ సబ్జెక్సే చాలా మటుకి మంచిగా ఉండే సబ్జెక్ట్స్ సైన్స్ కూడా వన్ ఆఫ్ ద గుడ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అంతే